పాఠశాలల్లో చిన్నారులకు కళలు మరియు చేతి పనులను నేర్పించడానికి క్రియాశీలక బోధన విధానాలు ఉపయోగించాలి పిల్లలు ప్రాక్టికల్ యాక్టివిటీస్ ద్వారా తొందరగా నేర్చుకుంటారు కాబట్టి స్కూల్లో క్రియేటివి క్రియేటివిటీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ క్లాసులు ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉదాహరణకు చిత్రలేఖనం రంగుల వాడకం మట్టి బొమ్మలు తయారు చేయడం చేతి పనుల ద్వారా కళాత్మకతను ప్రోత్సహించడం ద్వారా చిన్నారుల క్రియాశీలత అనేది పెరుగుతుంది స్కూల్లో హస్తకళల వర్క్షాప్లు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలు మరియు ఆర్ట్ ప్రాజెక్టులు నిర్వహించడం ద్వారా పిల్లల్లో మంచి సృజనాత్మకతను పెంపొందించవచ్చు అలాగే పర్యావరణ అనుకూలమైన హస్తకళలు ఉదాహరణకు పొత్తం కాగితాలతో బొమ్మలు తయారు చేయడం ఆకులతో చిత్రాలు చేయడం మట్టి గాజులు తయారీ అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలు ప్రకృతి పరిరక్షణ కూడా అర్థం చేసుకుంటారు పాఠశాల్లో టీచర్లు తల్లిదండ్రులు కలిసి ఆటల ద్వారా పిల్లలకు ఆటల ద్వారా నేర్చుకునే విధానాన్ని ప్రోత్సహిస్తే విద్యార్థులు అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం అవుతుంది చిన్నప్పుడు నా చిన్నతనంలో వర్షంలో కాగితాలు కాగితం పడవలు తయారు చేయడం చేసేదాన్ని వర్షం పడ్డప్పుడల్లా మా ఇంటి పండు ఉన్న నీళ్ళలో కాగితం పడవలు చేసుకుంటూ చాలా ఆనందించేదాన్ని అలాగే కాగితాలతో విమానాాల తయారు చేేసి పైనకి ఎగరేసి నా తోటి స్నేహితులతో ఆనందించేదాన్ని ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే మనసుకు ఎంతో ఆనందం హాయిగా ఉంటుంది